ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్న టైం లో ఇలా చుక్క ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ప్రయాణిస్తున్న టైం లో ఆ చుక్క లైటింగ్ అనేది కొద్దిగా వెనుకకు ఇట్ల లాగినట్టుగా వస్తుంది అది తోకలాగే ఏర్పడుతుంది చుక్కకి అది తోకచుక్క అంటారు నేను దాన్ని స్వయంగా చూడలేదు బుక్ లలో చదివాను ఇట్లా స్టార్ టేల్ అని బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ ను చదివాను నేనెప్పుడూ నా ఓన్ డైరెక్ట్ అయితే ఇలా ఉంటుంది ఇలా జరగడం వల్ల ఇలా వచ్చింది అని నేనైతే ఎప్పుడూ చూడలేదు చూడ చూసే సిట్యు సిట్యుయేషన్ రాలేదు అది వస్తుంది కావొచ్చు మేబి మరి వస్తే పక్ ఖచ్చితంగా నేను చూస్తాను